నా రన్నింగ్ రొటీన్లో బలం ఏమిటంటే నేను పొద్దునే వెలిసి పొద్దున్నే లేచి వేడి నీళ్ళు గుడ్డు ఆల్మండ్స్ అలా తిని రన్నింగ్కి స్టార్ట్ అవుతానండి ఫస్ట్ నేను స్ట్రెచ్చింగ్ ఏంటంటే ఫస్ట్ టో నుండి హెడ్ వరకు స్ట్రెచ్చింగ్ చేస్తానండి ఫస్ట్ టో టోస్ థైసు తరువాత లెగ్స్ లెగ్ స్ట్రెచ్ లెగ్ స్ట్రెచ్ బాడీ స్ట్రెచ్ హెడ్ స్ట్రెచ్ హెడ్ స్ట్రెచ్ ఛాతీ అలాగా అన్ని ఫ్రీయే మూవ్స్ చేస్తానండి మ్యాగ్జిమమ్ అన్ని ఎక్కువ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి